భారతదేశంలో మత్స్యకారులకు చెందిన అనేక కులాలు ఉన్నాయి ఇంకా మరియు సమూహాలు ఉన్నాయి వీటిలో కొన్నేమిటంటే మెరాయిన్ షెడ్యూల్ కులాలు ఈ కులాలు భారతదేశ ప్రభుత్వం గురించి వెనుకబడిన కులాలు వీరు సాంప్రదాయకంగా చేపలు పట్టడం మరియు చేపలును విక్రయించడంపై ఆధారపడి జీవిస్తారు ఇంక షెడ్యూల్డ్ తెలుగు అంటే ఎస్టీ ఈ తెలుగు కూడా భారతదేశ ప్రభుత్వం గురించి వెనకబడిన తెగలు వీరు కూడా సాంప్రదాయకంగా చేపలు పట్టడం మరియు చేపలును విక్రయించడంపై ఆధారపడి జీవిస్తారు అన్యం లేదా అటవీ ప్రజలు ఈ వ్యక్తులు సాంప్రదాయకంగా అటవీప్రాంతాల్లో నివసిస్తున్నారు మరియు చేపలు పట్టడం వేటాడడం మరియు వ్యవసాయం వంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటారు మత్స్యకారుల సంఘాలు సాధారణంగా ఒకే గ్రామంలో లేదా ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులతో కూడి ఉంటాయి వారు కలిసి చేపలు పట్టడం చేపలును విక్రయించడం మరియు సాంఘిక కార్యకలా పాలతో పాల్గొంటారు ఇంకా మత్స్యకారు సంఘాలు కింది పండుగలు జరుపుకుంటారు ఏంటివంటే నవరాత్రి ఈ పండుగా ఈ జరుపుకుంటారు ఇది మంచి మరియు చెడు మధ్య పోరాటాన్ని సూచిస్తుంది ఉగాది ఈ పండుగ కొత్త సంవత్సర ప్రారంభాన్ని చు సూచిస్తుంది దివాళి దీపావళి ఈ పండుగ దుష్టంపై మంచి విజయాన్ని సూచిస్తుంది తర్వాత ఏంటంటే మత్స్యకారు సంఘాలు వారి సాంప్రదాయాలను మరి సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి చేస్తారు ఇంకా వారు తమ పిల్లలకు చేపలు పట్టడం మరియు చేపలను విక్రయించడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు వారు కూడా తమ సమాజంలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తారు భారతదేశంలో మత్స్యకారు సంఘాలకు ఒక సంశ్లిష్టమైన మరియు వివిధమైన సమాజం ఇంకా వారు తమ సాంప్రదాయాలను మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి చేస్తారు ఆధునిక ప్రపంచంలో సర్దుబాటు చేసుకోవడానికి కూడా కృషి చేస్తున్నారు